అవును తెలుగు ఇతర భారతీయ భాషల నుండి భిన్నంగా ఉంటుంది తెలుగు ఆంగ్ల భాషల మధ్య పోలికలు ఉన్నాయా అంటే తెలుగు ఆంగ్ల భాషల మధ్య పోలికలు లేవు ఎందుకంటే తెలుగు వేరు ఆంగ్ల భాష వేరు తెలుగు స్వచ్ఛమైన భాష మన మాతృభాష ఇంగ్లీష్ మనది కాదు అది మనం అర్థం చేసుకోలేము సరిగా సరిగా మాట్లాడలేము తెలుగు ఎవరికైనా అర్థమవుతుంది ఈజీగా మాట్లాడగలుగుతాము